తెలంగాణ లోని హైదరాబాద్ జిల్లాలో పండించే పంటలు వరి మొక్కజొన్న వేరుశనగ పచ్చిశనగ జొన్నలు నువ్వులు ఆముదం పత్తి సోయాబీన్ ఇంకా చాలా పంటలు ఉన్నాయి ముఖ్యంగా నూనె గింజ పంటలు ఉదాహరణకి పొద్దుతిరుగుడు ఇంకా వేరుశనగ ఇంకా నువ్వులు ఇలాంటి పంటలు కూడా జరుగుతు ఉంటాయి పండిస్తు ఉంటారు అయితే మొక్కజొన్న అనేది అన్నీ సీజన్లో పండుతుంది ఖరీఫ్లో పండుతుంది అంటే ఋతుపవనాల కాలంలో ఇంకా ఋతుపవనాల అనంతరకాలం రబీ అంటే శీతాకాలంలో మరియు వసంతకాలంలో రబీ మరియు వసంత ఋతువులలో రైతు పొలంలో అధిక దిగుబడిని సాధించాలి అంటే నీటి పారుదల సౌకర్యం అవసరం అన్నమాట భారతదేశంలో మూడు పంటల సీజన్లు ఉన్నాయి ఖరీఫ్ రబీ మరియు జైద్ ఈ భారతదేశంలో పంటల సీజన్ల గురించి ముఖ్యమైన వాస్తవాలను తెలుసుకోవటం అనేది భారతీయులుగా అది ఒక మన హక్కు ఇంకా ఈ పంటని పండించి దాన్ని మార్కెట్కి తీసుకు వెళ్ళి అక్కడ అమ్ముకుంటే రైతులకి రైతులకి ఎంతో డబ్బు వస్తుంది అలాగే మనం కూడా న్యాచురల్గా పండిన పంటను వాడడం వలన మనకి కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాము వాళ్ళకి చాలాసార్లు ఇబ్బంది రావచ్చు పంట పండించే సమయంలో వాటిని దిగుబడి చేసే సమయంలో కాకపోతే వాళ్ళు ఏ రోజు కూడా అలసిపోరు పంటలు పండిస్తు ఉంటారు ఇంకా చెరుకు గోధుమ పప్పుధాన్యాలు పళ్ళు పొగాకు కూరగాయలు కూరగాయల మొక్కలు కూడా చాలా పెడతారు ఆ పంటలు కూడా మన హైదరాబాద్లో చాలా చూస్తుంటాము వాటిని తీసుకు వచ్చి ప్రతి వారం మార్కెట్లో వాళ్ళు వాటిని అమ్ముకుని ఇంటికి వెళ్తారు